పాన్ కార్డు కోసం నేను నా కంపెనీ లేదా వ్యాపారానికి ఒక పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియలో మీకు వ్యాపార పేరు చిరునామా మరియు ఇతర అవసరమైన వివరాలు ఇవ్వాలి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చెయ్యడానికి ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ను సందర్శించవచ్చు అది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ట్యాక్స్ డాట్ జిఓవ డాట్ ఇన్ డాట్ ఈఎన్ టూ టిఈ డాట్ ఎస్ఈఏఆర్సీహెచ్ ను సందర్శించవచ్చు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చెయ్యడానికి మీరు మీ స్థానిక ఆదాయ పన్ను కార్యాలయం లేదా పాన్ సర్వీస్ సెంటర్ను సందర్శించవచ్చు